నా రీడింగ్ లిస్టుకు పుస్తకాలను ఎంచుకోవడంలో నా ఆసక్తులు స్నేహితుల సిఫారసులు మరియు సమీక్షలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి కొత్త విషయాలను నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలను మెరుగుపరుచుకోవడానికి సహాయపడే పుస్తకాలను కూడా నేను చాలా ప్రాధాన్యత ఇస్తాను